దేశంలో జరుగుతున్న నేరాలను గురించి ఆడవాళ్ళు మానసికంగా హింసించడం బ్లాక్మెయిల్ చేయడం నువ్వు లేకపోతే నేను ఉండలేను అని నమ్మించి ద్రోహం చేయడం నిన్ను బాగా చూసుకుంటాను అని బ్లాక్మెయిల్ చేయడం దానిని మనం ఎలా ఎదుర్కోవాలంటే వాళ్ళు ఎంత ఏమార్చిన మనం కరెక్ట్గా ఉంటే మనం వెళ్ళామా వచ్చామా అనే రకంతో ఉంటే వాళ్ళు మనల్ని ఏం చేయలేరు మనం చూసుకుంటే చూసుకుంటూ పోతే ఎవరూ మనల్ని ఏమి చేయలేరు మనం బాగుంటే కూడా వాళ్ళు మనల్ని బ్లాక్మెయిల్ చేస్తారు అప్పుడు మనం దానిని ఎలా ఎదుర్కొంటామంటే నా వెంట పడితే నేను పోలీసులకు తెలియజేస్తాను దయచేసి నువ్వు నా వెంట వస్తే నిన్ను చంపితే అని బెదిరి బెదిరించి మనం దానిని ఈ విధంగా ఎదుర్కోవాలి పౌరులు రక్షించడానికి సమాజంలో శాంతి కొనసాగించడానికి న్యాయవ న్యాయవ్యవస్థలు ఏమి చేయాలంటే న్యాయవాదులు ఏం చేయాలంటే న్యాయ వృత్తికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం నేరస్తులు పట్టిస్తే వాళ్ళు ఆ బొల్లి బల్లి మాటలు వింటూ వాళ్ళకి నాలుగు మంచి మాటలు విని మధ్యలోనే వదిలి పెడుతున్నారు పోలీసులు కానీ న్యాయవాదులు కానీ సక్రమంగా పనిచేస్తే నేరాలు తగ్గుతాయి అలాగే మనం ఆడపిల్లలకు చిన్నప్పటినుండి ధైర్యం చేకూర్చి ధైర్యంతో కూడిన పనులను నేర్పించి పెంచడం వలన వాళ్ళకి ఒక వయసు వచ్చిన తరువాత ఎలాంటి సమస్య వచ్చిన దైర్యంగా ఎదుర్కొని నిలబడి పోరాడే ధైర్యం ఉంటుంది